హలో నమస్తే మేడం నేను దేసమ్మ ని నేను దేసమ్మని మాట్లాడుతున్నాను మేడం ఇంటరు కంప్లీట్ ఇంటరు కంప్లీట్ అయింది మేడం పై చదువులకి వెళ్ళాలని మిమ్మల్ని కలవాలని వచ్చాను మేడం

నేను నేను మెడిసిన్ తీస్కోవాలని ఉన్నాది మేడం ఇంట్లో అడిగి నేను పెద్దల్ని అడిగి కనుక్కుని మిమ్మల్ని వచ్చి కలుస్తాను మేడం ఓకే మేడం మా పేరెంట్స్నడిగి మా తల్లిదండ్రులని అడిగి చెప్తాను మేడం థ్యాంక్స్ మేడం